నమస్కారమండీ బాగున్నారా బాగున్నామండీ ఏంటి ఏదన్నా పని మీద వచ్చారా చెప్పండి తప్పకుండ చెప్తానండీ ఈ కబడ్డీ అనేది తెలుగు రాష్ట్రానికి సంబంధించిన క్రీడ ఇండియా మొత్తంలో ప్రాసిద్యంలోనికి వచ్చింది కానీ ఎక్కువ తెలుగు మం ప్రేక్షకులకు క్రికెట్ ఆటగా అంటే చాలా ఎక్కువ ఇష్టం కానీ ఆ ఆట తర్వాత అంతటి ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్నది ఒక కబడ్డీ క్రీడ మాత్రమే ఇది తెలుగు రాష్ట్రాల క్రీడగా కూడా చెప్పుకోవచ్చండీ తప్పకుండా అండీ ఈ కబడ్డీ ఆట వచ్చేసరికి భారతదేశానికి చాలా బలమైన భౌతిక క్రీడగా చెప్పుకుంటారు దీని చరిత్రలోకెళ్తే గనుక కబడ్డీ మ్యాచ్ అనేది రెండు జట్ల మధ్య జరిగే ఒక ఆటండీ రెండు జట్ల మధ్య ఆడబడుతుంది ప్రతి ఇక్కడ ప్రతి జట్టులోను ఏడు మంది ఆటగాళ్ళు ఉంటారు ఒక మ్యాచ్ కాలపరిమితి వచ్చేసి నలభై నిమిషాల పాటు ఉంటుందండీ ప్రతి రెండు ఇరవై నిమిషాలకి ఒక సెమీస్ జరుగుతూ ఉంటదండి ప్రతి ఆటకి ఒక లక్ష్యం ఉంటుంది కదా ఇంత టార్గెట్లో మనం ఆటని పూర్తి చెయ్యాలి లక్ష్యాన్ని సాధించాలి అని ఇలా ఈ కబడ్డీ ఆటలో ఒక లక్ష్యమేంటంటే ప్రతి చివరలో మాత్రం ఒకొకళ్ళు పట్టుకోకుండా ఒకొక్కరి చివరి నుండి మరొకరి చివరి వరకు పరిగెత్తుతూ ఉంటారండీ అలాగే పట్టుకున్న పట్టుకున్న ఆటగాడు బెట్ చేయబడతాడు అలాగే అవు అవుట్ కూడా అయిపోతాడండీ ఈ ఆటలో ఆట ప్రత్యెమా ఇలా జరుగుతూ ఉంటదండీ ఈ ఆటలో బౌలింగ్ అనేది కబడ్డీలో ఒక ముఖ్యమైన వ్యూహమండీ బౌలర్ తన శత్రు బౌలర్ ఏంటండీ అంటే ఇందులో ఒక కెప్టెన్ యొక్క ఆలోచనలు బట్టి జరుగుతూ ఉంటదండీ ఈ బౌలింగ్స్లో అంటే వ్యూహాన్ని ప్రచుర పరచుకుంటారు కదండీ ఒకొకళ్ళు ఎలాగ అవుట్ చెయ్యాలి వెళ్ళిన తర్వాత ఎంత మంది ఉన్నారు ఎంత మందిని మనం అవుట్ చేస్తూ ఉంటే ఎంత మన స్కోర్ ఇంక్రీజ్ చేసుకోగలం ఉన్న కాల పరిమితిని చూసుకుంటారు అలాగే ఈ ఆటని చూసుకుంటా కాలపరిమితిని అలాగే మనుషులని మేనేజ్ చేసుకుంటూ ఈ ఆట అనేది కొనసాగుతూ ఉంటది దాదాపు నలభై నిమిషాల పాటు ఈ ఆట కొనసాగుతూ ఉంటదండీ ఇది కబడ్డీ గురించి మనం చెప్పుకోవలసిన చరిత్ర ఆట గురించి

ధన్యవాదాలండీ సరేనండీ